నేను ఎక్కువగా ఇష్టపడే నక్షత్రం ఏమిటంటే అరుంధతి నక్షత్రం ఇదెక్కువగా నన్ను ఆకర్షిస్తూ ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లల్లో పెళ్లి జరిగినప్పుడు పెళ్లి ఆ తతంగం అంతా అయిపోయిన తరువాత పెళ్ళికూతుర్ని పెళ్లికొడుకుని తీసుకొని వెళ్లి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటారనమాట ఇలా చాలాసార్లు ఈ నక్షత్రం కోసం నేను ఆలోచిస్తూ చాలా సార్లు మా అమ్మమ్మనడిగినప్పుడు మా అమ్మమ్మ అరుంధతి నక్షత్రం కోసము ఒక కథనేది నాకు చెప్పింది అలా ఆ నక్షత్రానికి ఎక్కువగా నేను ఆకర్షింప బడ్డాను అలాగే మనం నివసిస్తున్న ఈ భూగ్రహం మీద చాలా మంది మానవులేటి జంతువులేటి ఎందరో జీవిస్తున్నారు ఎందుకంటే భూమి యొక్క భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూందనమాట ప్రస్తుతం మనము భూమి మీద సగం మాత్రమే పావు మాత్రమే పొడి నేల ఉండి మిగతా అంతా నీరుతో నిండుంది అంటే సముద్రాలతో నిండి ఉంది కానీ చాలా మంది మానవులు అనేక ప్రయోగాలు చేస్తూ సూర్యు సూర్యుని దగ్గరికి సూర్యుడులో దగ్గర నుంచి చంద్రుడి దగ్గరికి కట్టా వెళ్తూ సూర్యుడిలో ఎన్నో చేయాలని చెప్పేసి వాళ్ళనుకున్నారు కానీ చేయలేకపోయినా చంద్రుడి మీదకి కట్టా వెళ్లి భూమి నుంచి అనేకమైన విధాలుగా వాళ్ళు ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు ప్రయోగాలు చేస్తూ ఉన్నారనమాట కానీ కానీ భూ భూమి మీదున్న ప్రతీ ఒక్కరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి ఎందుకంటే ప్రతీ విషయంలో దేనికి లోటు లేకుండా తమ కష్టాన్ని తమ నమ్మువుంటూ ఈ భూమి మీద ఈ భూమి మనకనేక పంటలనిస్తూ మనకి ఆహారమిస్తూ మన కడుపు నింపుతూ ఎంతగానో మనం జీవించడానికి మనం పుట్టినదగ్గరనుంచి మనం చనిపోయే వరకు ఈ భూమి మోస్తుంది అందుకే నాకు ఈ భూగ్రహమంటే చాలా ఇష్టం